తెలుగు భాషపై సంస్కృతం లేదా ఇంగ్లీష్ వంటి వేరే భాషలు చాలా ప్రభావాన్ని చూపాయి దేశభాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని కూడా మనం మరచిపోతామేమో అన్న భయం కలుగుతుంది ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవడం మూలంగా వారికి తెలుగు చదవడం ఒక పెద్ద సమస్యగా మారింది తెలుగు పిల్లలకు కూడా తెలుగు రావడం చాలా కష్టంగా ఉంటుంది ఇంగ్లీషు ప్రభావం వల్ల తెలుగు భాష ప్రభావం చాలా తగ్గిపోయింది ఇంట్లో తల్లిదండ్రులైన పిల్లలకు తెలుగు నేర్పుతూ ఉండాలి తెలుగు అంటే ఒక చులకనగా ఉండే వాళ్ళ యొక్క యొక్క భావాన్ని మనం మార్చాలి మన భాష మనకి గొప్పదని వారికి తెలియజెప్పాలి వేరే భాషలు ఇతర భాషలు నేర్చుకోవడం తప్పులేదు అవి నేర్చుకోవాలి వాటితోపాటు మన తెలుగు భాషను మనం నేర్పించుకోవాలి మన గ్రంధాలు వాటి విలువలని పిల్లలకు తెలుగు భాషలో నేర్పించి వారికి వాటి యొక్క విలువలను చూపించాలి